హాయ్ హలో స్మైలీ రెస్టారెంట్కి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మాకు కొన్ని ఆహార పదార్థాలు మీ రెస్టారెంట్లో ఉన్నాయా లేదా కనుక్కోవాలి అనుకుంటున్నాను అలాగే మాకు కావాల్సిన ఆహార పదార్థాలు బిర్యానీ చికెన్ మటన్ ఫిష్ ఫిష్ కర్రీ అలాగే పన్నీర్ బటర్స్కాచ్ అలాగే స్వీట్ ఐటమ్స్ కొన్ని ఆహార పదార్థాలు కావాలి వాటిలో ఎక్కువ శాతం స్వీట్ లేకుండా అలాగే అనేబుల్గా బయట తినడానికి తిని పడేయడానికి ప్లేట్సు గ్లాసెస్ అలాగే గరిటలు అలాగ ఏమైన ఉంటే నా ఆర్డర్తో పాటు మీరు వాటిని కూడా పంపించాలని కోరుకుంటున్నాను మసాలా ఐటమ్స్లో ఎక్కువ మసాలా లేకుండా స్వీట్ ఐటమ్స్లో కూడా ఎక్కువ శాతం స్వీట్ లేకుండా తగినంత శాతంలో ఆరోగ్యానికి హానికరం లేని ఆహార పదార్థాలు మీరు పంపిస్తారని కోరుకుంటున్నాను వాటర్ బాటిల్ అలాగే గ్లాస్లు ముఖ్యంగా ప్లేట్స్ అండ్ గ్లాస్ గరిటలు ఇవి నా ఆర్డర్తో పాటు మీరు ఖచ్చితంగా మాకు పంపిస్తారని ఆశిస్తున్నా అమౌంట్ మొత్తం ఎంత అయిందో కూడా మీరు మాకు తెలియజేస్తే క్యాష్ ఆన్ డెలివరీయా లేకపోతే ఆన్లైన్ పేమెంట్ కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ ద ఆర్డర్